అవును నేను కళాశాలలో చదివేటప్పుడు మద్రాస్ అనగా చెన్నైలో క్వీన్స్ల్యాండ్కి వెళ్ళాను అది చాలా ఆహ్లాదంగా ఉంటుంది ప్రతి ఒక్క ఆటను ఇష్టంతో ఆడవచ్చు అలాగే అక్కడ ఉండే తినుబండారాలు కూడా మనకి ఎంతో ఆనందాన్నిఇస్తాయి ప్రతి ఒక్క ఆట నాకు ఎంతో ఆనందంగా అనిపించింది నా స్నేహితులతో మరియు నాకు చదువు చెప్పిన వారితో ప్రయాణం చేయడం నాకు చాలా నచ్చింది మరియు ఆనందంగా ఉన్నది ఎందుకు అన్నట్టు అయితే నా స్నేహితులతో వెళ్ళడం నాకు చాలా సంతోషం వారితో సమయం గడపడం ఇంకా చాలా ఇష్టం కావున నాకు ఆ ప్రయాణం చాలా విలాసవంతంగా సంతోషంగా అనిపించింది క్వీన్స్ల్యాండ్లో ఉండే ప్రతి ఒక ఆట మనసుని హత్తుకుంటుంది మరియు ఆహ్లాద కరంగా ఉంటుంది కావున ఇదే నా జీవితంలో వెళ్ళిన అత్యంత విలాసవంతమైన ప్రయాణం అని నేను అనుకుంటున్నాను